గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోనూ పెరుగుతున్న వ్యాధులపై నా అభిప్రాయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వాటర వాటర్ ఎక్కడపడితే అక్కడ ఎక్కువగా ఉండిపోవడం వల్ల వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి కానీ గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల అది వ్యవసాయం చేసి పండించడం వల్ల మంచి ఫుడ్ దొరుకుతుంది కానీ పట్టణ ప్రాంతాల్లో హెయిర్ పొల్యూషన్ కానీ నాయిస్ పొల్యూషన్ కానీ ఎక్కువగా ఉండవచ్చు పట్టణ ప్రాంతాల్లో అంత పరిశుద్ధమైన వాటర్ కానీ గాలి కానీ ఫుడ్ కానీ లభించదు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయం చేసి పండించడం వల్ల నాకు తెలిసినంత వరకు ఎక్కువగా వ్యాధులు అనేవి రాకపోవచ్చు పట్టణ ప్రాంతాల్లో త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉండవచ్చు ఎటువంటి వ్యాధులు రాకుండా చేయాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి ప్యూర్గా ఉండే వాటర్ కూడా తీసుకోవాలి దీనివల్ల మనకి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది